పర్యా పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులు అధిక ము అధిక మొత్తంలో రవాణా ఖర్చులు రవాణా ఖర్చులు మరియు వసతి ఖర్చులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అన్ని సదుపాయాలు రవాణా సదుపాయాలు వసతి సదుపాయాలు కల్పించినప్పటికీ వాటికి ఎక్కువ మొత్తంలో రు రుణం కట్టవలసి రుణం అంటే అప్పు కద ఎక్కువ మొత్తంలో రుసుము చెల్లించాల్సి వస్తుంది కా అందువల్ల అందువలన మరియు ఆహారము విషయంలో కూడా ఎక్కువ మొత్తంలో రుసుము చెల్లించాల్సి వస్తుంది ఈ సమస్యల్ని పరిష్కరి పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాము